ద పర్ బాగున్నాను బాగున్నాను అండి మీరు ఎలా ఉన్నారు అది చుస్తున్నారా అండి పేపరు అది మొత్తం రాజధాని గురించి తెగ గొడవలు అయి పోతున్నాయి మీరు ఏమి అనుకుంటున్నారు అండి మూడు రాజధానులు గురించి అవునండి ఈసారి ఏమిటండి మీరు ఏమి అనుకుంటున్నారు అండి ఉంటే బెటర్ మంచిది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా అవునండి ఆ మూడింటికి ముందు అయితే ఎప్పుడో ఒకసారి మూడింటికి పర్మిషన్ ఇచ్చేసింది అండి మూడింటిలో మూడు రా రాజధానులు అని కానీ మళ్ళీ వీళ్ళు ఏమి చేసారో తెలియదండి మళ్ళీ మేము ఇప్పుడు కాదు అని ఇచ్చిందండి తీర్పు

అందుకని విశాఖ వైజాగ్లో గట్ట పెట్టాడు అమరావతి అమరావతి అంటున్నారు కానీ అమరావతి ఏమి లేదండి అసలు అక్కడ మాములుగా సరిపోద్ది కానీ మరి ఇప్పుడు అక్కడ ఉన్నట్టుండి అక్కడ అమరావతిలో తీస్తే బాగోదు కదండి అక్కడ అందుకని వాడు మూడు పెట్టాడు అండి ఉంటే నయమండి

అదే లేండి ఈ అని వీళ్ళ వీళ్ళు చాలా తలనొప్పిగా ఉంటుందండి ఎందుకంటే ఎవరిదేం మాట్లాడిన కరెక్ట్ ఉండదు ముందు ఒకసారి అంటారు మరి ముందు ఏమో కరెక్ట్ అంటారు తరువాత మళ్ళీ వాళ్ళే రాంగ్ అంటారు తెలిసిందండి అదే వచ్చిందండి న్యూస్ చూస్తున్నాను కదండి వచ్చిందండి సాక్షిలో ఎక్కువ వస్తుందండి ఐటీ వైజాగ్లో ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ గురించి తెగ యాడ్లు వస్తున్నాయి అండి ఎలక్షన్ ఒకటి దగ్గరగా ఉంది కదండి దాని గురించి సాక్షిలో చాలా వస్తున్నాయి అండి ఈ అమరావతి సరే అండి సరే అండి